నమస్కారం అండి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నానండి వాటి గురించి వివరించి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కట్టిద్దామని అనుకుంటున్నానండి మీ కుటుంబంలో ఎంత మంది ఉంటారండి ఏమి లేదు అండి ఈ పాలసీలు మీ పిల్లలకి కూడా వర్తిస్తాయి ఇప్పటినుండి మీరు వారి కోసం డబ్బులు జమ చెయ్యచ్చు వారు పెద్ద వారు అయినప్పటికీ వారి పెళ్ళికోసం లేదా పెద్ద చదువులు చదువుకోవడానికి మీకు ఉపయోగపడతాయి మీ పిల్లల పేరుతో పాలసీ పాలసీలు అంటే అది పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాల లాంగ్ టర్మ్ పాలసీలు ఉన్నాయండి లేదండి అందులో మనం కట్టేది పది పదిహేడు సంవత్సరాల వరకే తరువాత కట్టవలసిన అవసరం లేదు కంపెనీయే చూసుకుంటుంది కొంత సమయం పడుతుందండి అంటే మూడు నెలల మూడు నెలల వ్యవధిలో ఇస్తారు సంవత్సరానికి మీరు కట్టే దాని దానికి మీ సొంత వడ్డీని ఇస్తుంది ఇదేనండి నా నెంబరు తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు ఉంటానండి నమస్తే